హలో చెప్పండి

స్టెప్లైజర్ కావాలా డైలీ టీవీ పెట్టుకోవడానికా మీరు స్టెప్లైజర్ పెట్టుకోండి బాగుంటుంది ఒక టూ తౌజండ్ ఉంటుంది స్టెప్లైజర్కి కంపెనీ వచ్చేసి ఎల్జి తీసుకోండి ఎల్జి గానీ శాంసంగ్ గానీ ఏదైనా బాగానే ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది దానిపైన అది తీసుకోండి మీకు ఇంకా మీది ఎక్కడండి అడ్రస్సు అంటే చెన్నూరు టౌన్ నుండి ఎంత దూరం వస్తుంది ఎంత లాంగ్ వస్తుంది టెన్ కె పోస్ట్ ఆఫీస్ ఉందా మీ దగ్గర ఎక్కడ ఓకే అండి మేము పోస్ట్ ఆఫీస్ దగ్గరకు పంపిస్తాము మీరు అక్కడికెళ్ళి కలక్ట్ చేసుకుంటారా మీరు రమ్మంటే మా వాళ్ళని కూడా పంపిస్తాము కాకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మీరు తీసుకురావాలనుకుంటే మీరు లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళండి

పంపిస్తామండి కాకపోతే ఛార్జ్ తీసుకుంటాడు ఖచ్చితంగా ఛార్జెస్ అవుతాయి వైరింగ్ అన్నీ చేస్తాడు అతను చెన్నూరులో ఉంటాడు మా బ్రాంచ్లో చెన్నూరులో బ్రాంచ్ ఉంది అక్కడ నుంచి వస్తాడు ఎలక్ట్రిషన్

ఈ శాంసంగ్ తీసుకోండి మీరు

మీరు టీవీ ఇంకా ఫ్రిడ్జ్ లాంటిది ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నారా ఏం ఫ్రిడ్జ్ ఉంది మీ దగ్గర మా దగ్గర రిటర్న్ ఆఫర్ కూడా ఉంది అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఏం ఏం ఫ్రిడ్జ్ అది ఓకే అండి మన బ్రాంచ్ దగ్గర తీసుకురండి దాన్ని చూసి మనం ఎక్స్ఛేంజ్ చేసుకుందాము ఓకే అండి మీకు ఇంక ఈఏంఐలో కూడా ఉంది మనకు ఇక్కడ ఫెసిలిటీ

ఓకే అండి రండి బ్రాంచ్కి ఖచ్చితంగా ఓకే అండి